నాకు అన్నిటికన్నా ఇష్టమైందైతే చలికాలం ఇది ఎందుకు ఇష్టము అని అంటే కనుక మనకి ఎక్కడికైనా వెళ్ళాలి అన్న కూడా మనకి వాతావరణం ప్లెజంట్గా ఉంటుందన్నమాట అసలు చెమట పట్టదు అది ఎండాకాలం అలాంటి వాటిల్లో మనం ఎక్కడికి వెళ్ళాలన్నా సినిమాకు వెళ్ళాలన్నా బీచ్లకి వెళ్ళాలన్నా సో మనకి చెమటతో శరీరం తడిసిపోతుంది అన్నమాట వేసుకున్న మేకప్ కూడా కరిగిపోతు ఉంటుంది ఎండాకాలంలో ఏమి రాసుకోవాలి అనిపించదు ఫేస్కి కూడా నాకు అంత చిరాకు ఎండాకాలం అంటే ఇంకా చలికాలం అయితే ఇంకా అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి మేకప్ వేసుకున్న కూడా చాల నీట్గా చాలా సేపు ఉంటుంది ఫ్రెష్గా కనిపిస్తు ఉంటాం జిడ్డు పట్టేయడం అలాంటివి ఉండవు అలాగే మనకు వెళ్ళడానికి కూడా కూల్ క్లైమేట్ అనేది ఉంటుంది చెమటలు అనేవి పట్టవు ఇంకా వాతావరణం కూడా చాల పొడిగా ఉండడం వల్ల రోడ్లు అవి కూడా చాల ప్లెజంట్గా ఉంటాయి అదే వర్షాకాలంలో అయితే బురద బురదగా అది ఉంటుంది నాకు అసలు నచ్చదు ఈ సీజన్లో ఏంటంటే మనం ఇంకా పడుకునే కొద్దీ అలా పడుకోవాలి అనిపిస్తుంది ఉంటుంది అన్నమాట అంత చల్లగా ఉంటుంది వెచ్చవెచ్చగా రగ్గు కప్పుకొని పడుకోవడం అలాగే సాయంత్రం అయితే చాల ఎర్లీగా చీకటి పడిపోతు ఉంటుంది అది కూడా చాల బాగుంటుంది ఇంకా మార్నింగ్ అయితే పొగ మంచుతో చూడడానికి చాల బాగుంటుంది అప్పుడు కానీ వాకింగ్కి వెళ్తే చాల బాగుంటుంది రోడ్లు ఇంకా మనకి క్లైమేట్ కూడా పొగ మంచుతో చెట్లు అన్ని చాల పచ్చగా ప్లెజంట్గా ఉంటాయి నాకు ఈ సీజన్ అంటే చాల ఇష్టం